నాకు తెలుగు భాషలో మాట్లాడటం కానీ రాయటం కానీ ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది లేవు ఎందుకంటే నేను చదువుకున్నది అంతా తెలుగు మాధ్యంలోనే చదువుకున్నాను ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగులోనే చదివాను కానీ నేను ఒక రాష్ట్రం మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ అయితే నేను తెలుగు చాలా ఇబ్బందులు పడ్డాను ఆ ఇబ్బందులు ఏంటంటే వాళ్ళు మాట్లాడే భాష ఏమో అంతా వాళ్ళు హిందీ మాట్లాడటం నేనేమో తెలియదు కాబట్టి నాకు సరింగా అర్థం అవ్వకపోవడం అలా జరిగేది అప్పుడు అక్కడ నేను ఆ భాష నుంచి అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఎందుకంటే నేను చెప్పేది ఏదైతే మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్థం అయ్యేది కాదు వాళ్ళు మాట్లాడేది నాకూ అర్థం అయ్యేది కాదు అలా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది నేను అప్పుడు ఆ భాషను నేర్చుకోవడానికి మ్యాగ్జిన్స్ చదవడానికి తర్వాత కొన్ని అక్కడ కొన్ని వీడియోస్ చూడటం అలా చూసినప్పుడు దాన్ని కొంచెం అలా అలవాటు చేసుకుని నేను ఆ భాష నేర్చుకోవడం జరిగింది అలాగే తెలుగు నేర్చుకోవాలి అనుకున్న వారు కొన్ని నేను చెప్తాను అవి మీరు పాటించండి వీలైనంతవరకు తెలుగు వినండి ఇది భాష యొక్క లయ మరియు స్వరం కోసం అనుభూతిని పొందడానికి మీకు సహాయం చేస్తుంది ప్రస్తుతానికి ఆ స్పీకర్తో తెలుగు మాట్లాడటం ఆ ప్రాక్టీస్ చేయండి మీ ఉచ్చారణ మరియు వ్యాకరణంపై అభిప్రాయాన్ని పొందటానికి ఇది ఉత్తమ మార్గం తప్పులు చేయటానికి భయపడకండి ప్రతి ఒక్కరూ భాష నేర్చుకునేటప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ తప్పుల నుండి అభ్యాసం చేయటం మరియు నేర్చుకోవడం ఓర్పు మరియు కృషితో మీరు తెలుగు నేర్చుకోవడంలో ఆ సవాళ్ళు అధిగమించవచ్చు మరియు ఈ అందమైన భాషలో అనర్గళంగా మారవచ్చు ఈ విషయాలు నేర్చుకోవడమే